అంటే మేము ఒక స్టూడెంట్ అండి మంచి జాబ్స్ ఎందుల్లో ఉన్నాయా అని కనుకోవడానికి చేసాం అంటే మంచి ప్లేస్మెంట్స్ అవి ఎలా రావడానికి ఎలానో కొన్ని చెప్తారా నేనా అగ్రికల్చర్ బిఎస్సి చేసాను అండి దానికి మంచి జాబ్స్ ఎలా ఏంటో చెప్పండి సరేనండి లేదంటే మంచి దాంట్లో అంటే ఎందులో బాగా మంచి జాబ్స్ ఉన్నాయో చెప్పండి ఏంటండి పర్సెంట్ ఎయిటి ఫైవ్ పర్సెంట్ అండి సరే నండి ఇంక ఏమన్నా మంచి జాబ్స్ ఉందేమో కొంచెం కనుక్కొని చెప్పండి సచివాలయం కాకుండా వేరే జాబ్స్ ఏమైనా సరే మ్యాడం ఒకే థ్యాంక్ యూ